హలో డాక్టర్ కస్తూరి

నా పేరు షారోన్ యాక్చులీ నాకు హెల్త్ బాలేదు అందుకోసం అని కాల్ చేసాను అది ఒక టూ డేస్ కింద నేను ఐస్ క్రీమ్ తిన్నాను అప్పుడి నుంచి కొంచెం త్రోట్ అనేది బాగా ఇరిటేటింగ్గా ఉంది ఇంకా దాని తరువాత కూడా అది వెళ్ళిపోతాం అని కొంచెం వేడి నీళ్ళు తాగాను కానీ అది వెళ్ళలేదు బట్ ఫీవర్ కోల్డ్ కాఫ్ త్రోట్ ఇన్ఫెక్షన్ ఒక బాడీ పెయిన్స్ హెడ్ఏక్ ఇవన్నీ వచ్చాయి దాని కోసం

ఓకే ఓకే డాక్టర్ ఇంకా హెడ్ఏక్కు చాలా ఎక్కువ ఉంది ఇంకా బాడీ పెయిన్సు హెడ్ఏక్కు కూడా చాలు ఉన్నాయి కొంచెం దానికి కూడా ఫీవర్ కూడా అంతే ఫ్లక్చుయేషన్ అవుతుంది ఎవిరీ డే నేను కొ త్రీ టైమ్స్ చెక్ చేసుకుంటున్నాను అది కొ పెరుగుతు తగ్గుతు వస్తుంది అన్నమాట దాని కోసం అండ్ నిన్న నుంచి చేస్తున్నాను నిన్న మార్నింగ్ వన్ హండ్రెడ్ పాయింటు సంథింగ్ ఉన్నింది తరవాత మళ్ళీ మధ్యాహ్నం నైంటీ నైన్ అయ్యింది మళ్ళీ మళ్ళీ ఓకే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్